భారతదేశం చరిత్ర అత్యంత ప్రచోరితంగా ఉండిన దేశాన్ని రూపొందించడంలో అనేక ముఖాలు ఉన్నాయి సంక్షేమ సభ్యత విజ్ఞాన కళ సాహిత్య ధర్మ సమాజ శాస్త్ర రాజకీయం మనకు తెలిసినట్లుగా చరిత్రలో ఉన్నాయి మనకు గర్వంగా ఉన్న చారిత్రక ఘట్టం మహాత్మాగాంధీ ప్రధానంగా ఉన్నప్పటికీ అదేమిటి అని మనం అనుకోవచ్చు కానీ అంగీకరించి చేసిన వ్యాపక సామాజిక పరివర్తన నైతిక న్యాయకత్వం మరియు భారతీయ సాహిత్యంలో కొన్నిసార్లు క్రియాశీలు కాని భాషణం చేసిన బాటకాల సాహిత్యానికి రాసిన అద్వితీయ ఆంధ్రప్రదేశ్ చారిత్రకు వేదికల అంగీకారంతో మన చరిత్రను చల్లబడుచుతున్నట్లుగా ఉంటుంది స్వతంత్రయ ఉద్యమంలో అసాధారణ న్యాయకులు మన చరిత్రలో చెరువెళ్ల అతని ప్రముఖ ప్రయాణాలను మరియు మనకు తెలిసినట్లుగా ఉంటుంది అవన్నీటిని స్వతంత్ర ఉద్యమంలో మనకు గర్వంగా ఉండటుంది ఇంకా భారతదేశ చరిత్ర మనకు చాలా అనేక ముఖాలతో నిర్మతమై ఉంటుంది సంక్షేమ సభ్యత ధర్మ సాహిత్య రాజకీయం సమాజ శాస్త్ర కళావిజ్ఞానం రాజకీయం మరియు అనేక సాంస్కృతిక అంశాలపై మొదలైనవి అదనపు ఉంటాయి గర్వకారణమైన చారిత్రక ఘట్టంగా మహాత్మా గాంధీ ప్రధానంగా ఉన్నప్పటికీ భారతీయ స్వాతంత్రియ సంఘమములో ఆత్మ సమర్పణ అహింస సత్యాగ్రహం అనే ఆదర్శాలతో దేశాన్ని తీర్చి పెట్టడం కాగా అనేక ప్రాంతాలలో రాష్ట్రీయ స్వాతంత్రియ చరిత్రను రూపొందించుకోవచ్చు స్వాతంత్ర ఉద్యమంలో అసాధారణ నాయకులు మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ నానా ప్రతాప్ హసఫ్ ఆలీ అంబేద్కర్ సర్దార్ పటేల్ లాల్ బహుదూర్ శాస్త్రి మరియు ఇతర అనేక ప్రముఖుల వ్యక్తులు ఉన్నారు వీరు తమ ప్రముఖ ప్రయాణాలు సాధనలు మరియు ప్రయత్నాలతో స్వాతంత్రియ ఉద్యమంలో గర్వంగా ప్రయాణించారు